ఈ కోవిడ్ నైంటీన్ మహమ్మారి అనేది మా యొక్క ప్రయాణం ప్రాంతంలో ప్రయాణాన్ని పర్యటన చాలా ప్రభావితం చేసింది అది ఎలాగంటే ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఒక ఉదాహరణ చెప్పాలంటే మా పక్కింటి ఒక అన్నయ్య హైదరాబాదు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాడు ప్రయాణంలోనే చాలా ఇబ్బందులు వచ్చాయి ఎక్కువ మంది తిరగ కూడదు ఎక్కువ మంది బయట ఉండకూడదు అనేది ప ప్రయాణం చేయకూడదు అని పోలీస్ ల వారు విజ్ఞప్తి చేయడంతో మధ్య మధ్యలో ఆగి మళ్ళీ ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళడానికి సమయం అనేది బాగా పట్టి ప్రయాణం అనేది బాగా లేట్ అయ్యింది బాగా సమయం తీసుకుంది ఇంకా చేరుకున్న తర్వాత కూడా ప్రయా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఉండటానికి డబ్బులు ఉన్న డబ్బులు అయిపోయి ఉండటానికి డబ్బులు లేక ఎవరిని అడగలేక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది